హలో టాక్సీ డ్రైవర్ గారేనండి మాట్లాడేది నన్ను తీసుకువెళ్ళడానికి నేను ఉన్న ప్రాంతానికి వచ్చినట్లు నాకు సందేశం ఇచ్చారు నేను ఇక్కడే నిల్చొని ఉన్నాను కానీ నాకు మీరు కనపడుట లేదు అసలు మీరు నేను ఉన్న చోటికి వచ్చారా ఇంకా రాలేదా చెప్పండి రాలేదా దారి తప్పిపోయారా నేను ఇచ్చిన అడ్రస్కి రావడానికి మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు నేను నా అడ్రస్ గూగులి మ్యాప్లో కొట్టిన అది సరైన దారిని మీకు చూపిస్తుంది సరేనండి మీరు ఎక్కడ ఉన్నారో నాకు సరిగ్గా చెప్పండి అక్కడ ఉన్నారా అక్కడ నుండి మీరు నేరుగా ఒక కిలోమీటర్ రండి తరువాత అక్కడ కుడివైపునకు ఒక సిమెంటు రోడ్డు వస్తుంది ఆ దారిలో రండి తర్వాత వచ్చే ఎడమ చేతి వైపుకి తిరిగి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక పెద్ద పాల కేంద్రం ఉంది నేను అక్కడే ఉన్నా త్వరగా రండి ఇప్పటికే ఆలస్యమైంది